నేను ఎక్కువగా రాయాలనుకుంటున్న విషయం ఏంటంటే అది సమాజానికి ఉపయోగపడేదే ఏంటి అని చెప్పినట్లయితే ఒక్కరొక్కరు ఒకరినొకరు మర్యాదగ మర్యాద అనేది ఉండాలి ఒకరికి ఒకరికి ఎవరికి మర్యాద లేదు సమాజంలో కాబట్టి దాని గురించి రాయాలనుకుంటున్నాను ఇంకొకటి స్వచ్ఛభారత్ గురించి రాయాలనుకుంటున్నాను చెత్త విషయంలో కూడా దాని నుంచి వచ్చే స్మెల్లు మనకి చాలా అనారోగ్యాన్ని తీసుకొస్తుంది కాబట్టి వాటిని మనము ఎక్కువగా మన మన ఇంటి పరిసరాలని ముందు మనం శుభ్రం చేసుకుంటేనే కదా మన ఆరోగ్యం బాగుండేది అది అలాగే మన ఇంట్లో ఉన్న చెత్త కూడా వేరే వాళ్ళకి ఇదయ్యేటట్లు మనం వేయకూడదు బయట కూడా అదే చెప్తున్నారు నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను దాని నుంచి వచ్చే స్మెల్లు మన పెద్దలకి మనకే కొంచెం ఇదిగా ఉంటుంది అలాంటిది చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా దానికి కొంచెం అనారోగ్యం అనేది తీసుకొస్తుంది కాబట్టి మనము కొంచెం వాటన్నిటికీ కొద్దిగా దూరంగా చెత్త అనేది మనం నీటుగా పెట్టుకోవాలి మన ఇంటి చుట్టూ కానివ్వచ్చు మన అంతా కూడా కొంచెం నీటుగా పెట్టుకుంటే మనము ఆరోగ్యంగా ఉంటాము మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు చెత్త కూడా మన చెత్త వాళ్ళు వచ్చినప్పుడే పడేయడం అనేది చాలా ప్రాముఖ్యం బయట ఎక్కడ పడేయకూడదు మనమే కాదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ విషయం నేను అందరికి తెలియజేప్పాలనుకుంటున్నాను